జీవితంలో మీరు నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాలు సో నేను చాలామంది నుంచి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాను దాంట్లో మొదటిగా నా తండ్రి నా తండ్రి ఒక వ్యవసాయదారుడు తను చేసే పని ఎంతో నమ్మకంగా చేస్తాడు సో నా తండ్రి నుంచి నమ్మకం అనేది నేను నేర్చుకున్నాను ఎటువంటి పరిస్థితి అయినా సరే ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు నా తండ్రి సో ఈ పాఠం నేను నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకుని దీనిని నా జీవితంలో అనువహింప చేసుకున్నాను నన్ను ఈ నా తండ్రి నన్ను ఇ ఇ ఎలా పెంచారు అంటే ఈ విధముగా ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకునే ఆ విధమైన పాఠంని నా జీవితంలో నేర్పించి నా తండ్రి నాకు సాయం నాకు సహాయం చేశాడు నెక్స్ట్ ఇంకొకటి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే మా పెద్ద మా పెద్ద తాతయ్య గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఆయన చాలా అందరిని చాలా ప్రేమించే వారు ఆయనకి ఏది ఉన్నా సరే ఏది తక్కువ అని ఎవరికన్నా ఏదైనా తక్కువైనా సరే వారికి గమ్మున ఎవరికైనా సహాయం కావాలన్నా ఎవరికన్నా ఏదైనా కావాలంటే వెంటనే సాయం చేయడం నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే వెంటనే వెళ్ళి సాయం చేయడం ఇలాంటి ఆ లక్షణాలు మా తల తాతయ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను

నేర్చుకున్న ఈ పాఠాలు వల్ల